తెలంగాణలో హస్తకళల రంగం అనేది సాంప్రదాయని కను జీవనోపాధిన కలిపిన అద్భుత రంగం అయితే ఈ రంగం ప్రస్తుతం అనేక సమ సమస్యలను సవాళ్ళను ఎదుర్కొంటుంది వాటిలో ముఖ్యమైనవి ఏంటి అంటే నిధులు కొరత చిన్న హస్తకళ క కార్మికులకు సొంతంగా ఉత్పత్తి కొనసాగించడానికి తగిన పెట్టుబడులు లేవు గుర్తింపు లోపం స్థానికంగా తయారు చేసే హస్తకళలకు అంతర్జాతీయ మార్కెట్లో సరైన గుర్తింపు లేదు మిల్లులు వ్యవస్థీకృత యూనిటిల నుండి పోటీ పెద్ద పరిశ్రమలు తక్కువ ఖచుతో అధిక ఉత్పత్తి చేయగలగటం వలన హస్తకళలు మార్కెట్లో పోటీలో వెనకబడుతున్నాయి మిషన్మేడ్ ఉత్పత్తుల ద్వారా ధరలు తక్కువగా ఉండడం వల్ల హస్తకళలకు డిమాండ్ తగ్గుతుంది ప్రభుత్వం మద్దతు తక్కువగా ఉండటం తగిన విధంగా స్కీములు ప్రోత్సాహకాలు అమలు కావడం లేదు ఉన్న కొన్ని పథకాల గురించి కళాకారుాలకు అవగాహం లేదు కళాకారులు తమ ఉత్పత్తులను వి్యక్రయించడానికి సరైన ఎగ్జిబిషన్స్ ఆన్లైన్ ప్లాట్ఫారం చేరలేకపోతున్నారు ఇలా కళలు హస్తకళలు రంగంలో సమస్యలు ఉన్నాయి ఇందువల్ల ఎందువల్ల ఈ సమస్యలను అధిగమించలేకపోతున్నారు